స్విగ్గీ కస్టమర్ కేర్తో మాట్లాడుతున్నాము అండి మాకు నేను ఒక అరగంట ముందు చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను కానీ ఆర్డర్ పెట్టినా సరే అది ఇంకా ఇప్పుడికి రాలేదు కానీ నాకు ఆర్డర్ ఇచ్చేసినట్టు నోటిఫికేషన్ వచ్చింది అండి వెంటనే నేను మీకు కాల్ చేసి కనుక్కోవడం జరుగుతుంది నేను ఆర్డర్ ఇంకా నేను రిసీవ్ చేసుకోలేదు పేమెంట్ ఆల్రెడీ చేసేసాను కానీ ఇంకా ఆర్డర్ చూసి చూపించినట్టు ఆర్డర్ ఇచ్చేసినట్టు నాకు నోటిఫికేషన్ వచ్చింది మీరు దీన్ని గమ్ముని రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే నా ఆర్డర్ ఇంకా రాలేదు అండి నా దగ్గరికి పెట్టి అరగంట అవుతుంది టైం లాప్స్ అక్కడ ఇరవై నిమిషాలే చూపించింది కానీ ఇరవై నిమిషాల్లో ఇంకా ఆర్డర్ రాలేదు సో నేను మీకు కాల్ చేయాల్సి వస్తుంది ఈ నా ఆర్డర్ని గమ్ముని రెక్టిఫై చేయండి ఎందుకంటే పేమెంట్ కూడా అయిపోయింది ఆర్డర్ పేమెంట్ కూడా అయిపోయింది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు నేను ముందుగానే ఫోన్పే ద్వారా నేను అమౌంట్ అనేది మీకు పంపించడం జరిగింది నేను పెట్టింది ఏంటి అంటే నా ఆర్డర్ ఏంటి అంటే చికెన్ బిర్యానీ ప్లస్ రెండు థమ్స్అప్ బాటిల్స్ రెండు లీటర్ థమ్స్అప్ బాటిలు రెండు పెట్టాను కానీ ఆర్డర్ ఇంకా రాలేదు దయచేసి ఇది ఈ స ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది అండి నాకు దీన్ని మీరు గమ్ముని రెక్టిఫై చేయాలని కోరుకుంటున్నాను నేను పెట్టి ఆర్డర్ పెట్టి అరగంట అవుతుంది కానీ ఇంకా రాలేదు